ఆహారం కావాలి అన్నప్పుడు మాకు ఈ ప్యాకేజీలో ప్యాకెట్లు వస్తుంటాయి వాటిలో సక్రమంగా లేవు బాగుండదు కూడా ఆ ప్యాకింగ్ వస్తేస్తే తినాలన్నా కాని బాగుండదు కాబట్టి మా సొంతంగా మేం చేస్కొని కూరగాయలు పండించుకొని కూరగాయలు ఆకుకూరలు అవన్నీ కూడా చేసుకోని మేము తింటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం